నేను రెండో ఉత్పత్తిగా సౌండ్ బాక్సులను తీసుకున్నాను ఈ సౌండ్ బాక్సుల వల్ల చాలా భయంకరంగా ఉంది వాటిల్లో నుంచి వచ్చే ఆ సౌండ్ వల్ల చెవులనేవి చిల్లులు పడిపోతున్నాయి అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కాని చిన్నపిల్లలు కాని ఎవరైనా ఉంటే వాళ్ళకేమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని చాలా భయంగా ఉంది అలాగే ఇవనే ఈ సౌండ్ బాక్సులనేవి ఎక్కువ రోజులు కూడా ఏం పనిచేయట్లేదు చాలా కొన్ని రోజులు మాత్రమే పనిచేసాయి